మా ప్రాంతంలో సాంప్రదాయ ఆటలంటే ఏంటంటే సంక్రాంతి వచ్చేటప్పటికి ముగ్గులు ఫోటీలు మేము పెట్టుకునేవాళ్ళు ఆ ముగ్గులు పోటీలు ఎలా ఉండేవనంటే ఒకళ్ళ ముగ్గుల కన్నా ఒకళ్ళ ముగ్గులు బాగుండాలని ఒకలి రంగుల కన్నా మరొకరి రంగులు బాగుండాలని ఒకరు ముగ్గురు కన్నా ఇంకొక ముగ్గురు చాలా పెద్దగా ఉండాలని ఇలా ముగ్గులు పోటీలు జరుగుతూ ఉంది ఇలా ముగ్గులు పోటీలు పెట్టేటప్పుడు మేము అందరికన్నా లాస్ట్గా ముగ్గు పెట్టడానికి ఇష్టపడే వాళ్ళు ఎందుకంటే ముందు ఎవరి ముగ్గులు ఎలా ఎలా పెడతారు అన్నీ చూచి వాళ్లు ఎంత సైజ్ పెడతున్నారో ఎన్ని రంగులు పెడతున్నారో చూసుకున్న తర్వాత మేము కొన్ని నిమిషాలులో ముగ్గు వేసే లాగా ప్ల్యాన్ చేసుకొని వాళ్ళందరి ముగ్గులు చూసొచ్చి వాళ్ళందరూ రంగులు చూసొచ్చి మేము ముగ్గులు వేసి ముగ్గులు కి రంగులు అద్దేవాళ్ళం అంతేకాకుండా ఇదే సమయంలో గాలిపటాల ఆటలు కూడా ఆడేవాళ్ళు గాలిపటాలు ఎవరు గాలిపటం ఎంత పైకెళ్తుందా ఆ వెళ్లినప్పుడు ఎంతసేపు ఉంటుందా అది కిందకి రాకుండా ఎంతసేపు దాన్ని ఆపగలమా అన్నట్లుగా కూడా గాలిపటాల ఆటలు ఆడవాళ్ళం సంక్రాంతి వచ్చేతప్పటికి ముగ్గుల పోటీలు గాలిపటాలే కాకుండా మాకు నచ్చినట్లుగా ఎన్నో ఆటలు చిన్నపిల్లలైతే వాళ్ళు తొక్కడు పిల్లలు అష్టాచమ్మాలు దాగుడుమూతలు ఇలా ఎన్నో ఆటలాడుతూ ఉండేవారు పెద్దవాళ్ళయితే ముగ్గులు పోటీలు మగ పిల్లలయితే గాలిపటాలు ఎగరేయడాలు ఇలా ఎవరికి నచ్చినట్లుగా మా ప్రాంతంలో సంక్రాంతొస్తే చాలు ఎన్నో ఆటలు అంతేకాకుండా సంక్రాంతికి ఒకలి మంటలకన్నా ఒకరి భోగి మంటలకన్నా మరొక భోగి మంటలు ఎంత పెద్దగా ఉంది అందులో ఎంత పెద్ద దొంగలు వేయాలి అన్నట్లుగా కూడా మేము ఫోటోలు పెట్టుకుంటూ మరి ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళం